గుడ్ మార్నింగ్ తేజా హౌ ఆర్ యూ నేను బాగున్నాను సెట్ అయిందా మ్యామ్ ఆ బాగున్నాయా సెట్ అయింది క్లాస్ రూమ్ంలోకి వెళ్ళా కొంతమంది అల్లరి చేేస్తున్నారు కొంతమంది ఆవరేజ్గా చదువుతున్నాడు ఒకడు తలకాయ తినేస్తున్నాడు మేడం చదవాలనుకుంటున్నా మేడం బీడిఎస్ ఉన్నా ప్రజెంట్ థ్యాంక్ యూ అండ్ ఆల ది బెస్ట్ సేమ్ అఫ్ యూ